భారతదేశ చరిత్ర అనేక శతాబ్దాలుగా సాగిన ఒక గొప్ప ప్రయాణం ఇది అతి పురాతన నాగరకథనాలతో పాటు అనేక సామ్రాజ్యాల పరిపాలన విదేశీ అక్రమణలో స్వాతంత్ర పోరాటం మరియు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధిని కలిగి ఉంది భారతదేశం అనేక గొప్ప నాయకులను యోధులను తత్వవేత్తలను మరియు సంస్కృతిక దిగ్గజాలకు అందించింది ఈ చరిత్ర మన దేశాన్ని ఈరోజు మనకు తెలిసినట్లుగా తీర్చిదిద్దడంలో కీర్ల కీలక పాత్ర పోషించింది భారతదేశపు చరిత్ర హరప్ప మరియు మొహంజోధారో నాగరికతల నుండి ప్రారంభమైంది ఇవి సుమారు క్రీస్తుపూర్వం రెండు వేల ఐదొందల సంవత్సరాలకు చెందినవిగా భావిస్తారు ఈ నాగరికత నది ఒడ్డున విరాజిల్లి వ్యాపార వ్యవస్థ పట్టణ ప్రణాళిక మరియు ఆధునిక కాలానికి అనుకూలమైన నీరుపారుదల వ్యవస్థలతో ప్రసిద్ధి చెందింది భారతీయ సంస్కృతికి మూలభూతమైన హిందూ ధర్మాన్ని వేదాలను ఉపనిషత్తులను అందించింది ఈ కాలంలోనే కురుక్షేత్ర యుద్ధం మరియు రామాయణం వంటి మహాకావ్యాలు వెలువడ్డాయి ఈ సామ్రాజ్యం చాణక్యుని మార్గదర్శకత్వంలో చంద్రగుప్త మౌర్య స్థాపించాడు అశోకుడు తన కాలంలో బౌద్ధ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ సమగ్ర పాలనను అమలు చేశాడు ఈ కాలంలో విదేశీ ఆక్రమణలు రాజవంశాల పరిపాలన జరిగింది భారతదేశంలో ఇస్లాం సంస్కృతికి పునాది వేశారు బాబర్ నుంచి ప్రారంభమైన ఈ రాజవంశం అగ్ర సంస్కృతిని వాస్తు శిల్పాన్ని మరియు వ్యవస్థ పరిపాలన విధాలను ప్రోత్సహించింది అక్బర్ పాలన హిందూ ముస్లిం ఐక్యతను పెంపొందించడానికి ప్రసిద్ధి చేంది పదహారు వందలలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య నిమిత్తం ప్రవేశించింది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి గొప్ప నేతల నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమం కొనసాగింది